ఆ హలో ఎవరండి సార్ చెప్పండి సార్ ఏమైంది సార్ మా అబ్బాయికి ఆ మా అబ్బాయి ఇప్పుడు ఎలా ఉన్నాడండి బాగానే ఉన్నాడా అండి ఆ ఎప్పటి నుంచి ఆ ఎంత సేపటి నుంచి అండి అలాగా అవును సార్ అవును సార్ రాత్రి కోడిగుడ్డు తిన్నాడండి లేట్ నైట్ తిన్నాడండి నేను ఇప్పుడు డూ సార్ నేను ఇప్పుడు డ్యూటీలో ఉన్నానండి ఇంటి దగ్గర మా తమ్ముడు ఉన్నాడు వాడిని పంపిస్తాను మీరు ఏమైనా కొద్దిగా రిసీవ్ చేసుకుని మా అబ్బాయిని పంపించగలరా సార్ ఓకే సార్ ఓకే సార్ మీ నెంబర్ మా తమ్ముడికి ఇస్తాను సార్ కొద్దిగా మీరు అటెండ్ చెయ్యండి కాల్ని ఓకే సార్ నేను కాల్ చేసి చెప్తాను సార్ మీకు ఓకే సార్ సార్ మీ పేరు సార్ రాజు సార్ థ్యాంక్ యూ సార్